నా చిన్నతనంలో చాలామంది ఫ్రెండ్స్తో చాలా ఆటలు ఆడే దాన్ని ఖోఖోలు ఆ విధంగా ఆడుకునేదాన్ని ఆడుకుంటూ చదువుకునేదాన్ని చదువుకున్నప్పుడు నాకు చాలా ఇంటరెస్ట్ అయిన ఒక సబ్జెక్టు తెలుగు తెలుగు మాట్లాడాలన్నా తెలుగు చదవాలన్న నాకు చాలా నచ్చింది

ప్రశాంతంగా ఇంట్లో వచ్చి చేరే వాళ్ళము ఆ తర్వాత

తిరుమలాకి వెళ్ళి ఆ కొండంత చుట్టి చూసుకుని అక్కడున్న దా తినుబండారాలు తీసి తినడం ఐస్ క్రీమ్ తినడం ఆ విధంగా తిని మళ్లీ ఫ్రెండ్స్తో కూడా మళ్లీ తిరిగి ఇంటికి రావడం హ్యాపీగా నా ప్రయాణం అంతా నా చిన్న వయసు నుచ్చి నుంచి ఇప్పటివరకు చాలా నేను చాలా అనుభవించాను అదేవిధముగా నేను కొంచెం పెద్దయన తర్వాత కూడా